ఈ విశ్వంలో నన్ను ఆకర్షించిన నక్షత్రం అంటే నేను కొన్ని యూట్యూబ్ చానెల్స్ ద్వారా పేపర్ ద్వారా నేను తెలుసుకున్నాను అది ఏంటంటే సైంటిస్ట్లు కనిపెట్టినటువంటి కేఐసి ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఇది చాలా నన్ను ఆకర్షించిన నక్షత్రం ఎందుకంటే దీనికి సూర్యుని కన్నా కూడా ఎక్కువ వయస్సు అనేది ఉంది అని సైంటిస్ట్లు నిరూపించారు అలాగే దీని ప్రకాశం అనేది బ్రైట్నెస్ అనేది కూడా ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా మారడం అనేది సైంటిస్ట్లు గమనిస్తూ ఉండడం కూడా చూసారు ఇది మనకి ఆకాశంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని వారు నిరూపించారు అంతేకాకుండా ఇది ఒక నిర్ణీత కాలంలో చాలా తన బ్రైట్నెస్ను పెంచుకుంటుంది అలాగే రెండువేల పదహారులో దీన్ని బ్రైట్నెస్ అనేది తగ్గింది అని చెప్పి సైంటిస్ట్లు నిరూపించడం జరిగింది ఇలాంటివి ప్రకృతిలో జరుగుతూ ఉండటం నాకు చాలా ఇంట్రెస్టింగా అనిపిస్తుంది